హలో సార్ సార్ అది వేస్తున్నాను సార్ మీకి ఆల్బమ్ ఎప్పటికి కావాలి సార్ మీకు అది ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిజిఏం అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బిజిఏం ఎలా కావాలి మీకి మ్యూజిక్ అయితే అయిపోయేకి వచ్చేసింది బిజిఎమ్స్ వచ్చింది హీరోకి ఎటువంటి బిజిఏం కావాలనుకుంటున్నారు మీరు మాస్ గానా లేకుంటే ఎట్ల క్లాస్గా కావాలంటారా ఓకే సార్ ఓకే సార్ రేపు రేపు తెల్లవార్తన బిజిఏం వేసేస్తాను సాంగ్స్ అన్ని కవర్ అయిపోయినాయి మొత్తం ఆల్బమ్లో అంతా బిజిఏం మాత్రం తెల్లవారితో వేసి మీరు ఒక మధ్యాహ్నము లేకుంటే ఈవెనింగ్ నాలుగు గంటలకు వచ్చేసినారంటే నాలుగు గంటలకు అంతా ఇచ్చేస్తా సార్ మీకు మ్యూజిక్ అంతా ఓకే సార్ పాటలు మొత్తం పాటలు మొత్తము నాలుగు ఉన్నాయి నాలుగు వేసేసినాను బిజిఏంలో దగ్గరదగ్గర అయిపోయినాయి హీరో బిజిఏం ఎంట్రీ బిజిఏం మాత్రం ఉంది ఆ బిజిఏం వేసినట్లయితే అయిపోతుంది ఓకే సార్ అందుకే చూసాను ఆడియన్స్ నచ్చినట్లు కావాలని ప్రతి ఒక చూసిన మ్యూజిక్ అంతా బిజిఏం ఎలాంటిది కావాలి బ్యాక్ బ్యాక్ స్కోర్ ఎలా ఉంటుంది మొత్తం అంతా ప్రతిదీ చూసి చేస్తన్నాను మీరు రేపు ఈవెనింగ్ ఒక నాలుగు గంటలకు అట్ల వచ్చినట్లైతే మీరు ఆ ట్యూన్ ఎలా ఉంటుంది బిజిఏం ఎలా ఉంది హీరో కరెక్ట్గా సెట్ అవుతుందా సూట్ అవుతుందా లేదా చూసుకొని తీసుకునేలాగా చేశాను ఒకసారి ట్రయిల్ కాని రేపు చూసుకోండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే అయితే మీరు చూసుకోండి మీరు ఇచ్చినట్లు పాటలు వచ్చేసరికి ఐదు అయిపోయినాయి మీకు డే ఆఫ్టర్ టుమారో మీరు వదులుతా అన్నారు ఆఫ్టర్ రిలీజ్ చేస్తాంటారు నేను రేపు ఈవెనింగ్కి ఫోరో క్లాక్కి అంత మీకు వచ్చేసి ఉంటాను నాలుగు గంటలకి అంతా ఓకే సార్ మీకు ఇంకా ఇంకా ఏమేం కావాలి సార్ బిజిఏం హీరో బిజిఏం అయిపొయింది మీతో ఇంకా ఎక్సట్రాగా బిజిఏం ఏమన్నా కావాలా సార్ ఇంకా ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా బిజిఏం ఏమన్నా కావాలా సార్ ఫైట్ సీన్కి మళ్ళీ వచ్చేసరికి హీరో హీరోయిన్ మీటప్ మళ్ళ ఎంట్రీ ప్రతిదానికి ఏం చేస్తన్నాను బిజిఎమ్స్ అన్ని ఈక్వల్గా అయిపోయినాయి అంత నీట్గా అయిపొయింది సాంగ్స్ మీరు అడిగిన మీరు అడిగిన విధంగానే ఉన్నాయి సాంగ్స్ మొత్తం నీట్గా సెట్ చేసి చేసినాను మీరు రేపు వచ్చి ట్రయిల్ వేసుకొని చూస్తే అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే ఫీల్ కాని ఏం లేదు బ్యాక్ బ్యాక్ స్కోర్ అంత కరెక్ట్గా ఉందంటే మీరు తీసి చూసుకొని వెళ్ళవచ్చు అంటే డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యేది సార్ మీకి ఓకే సార్ ఎక్కడ సార్ అడ్రస్ ఓకే సార్ అయితే రేపు ఈవెనింగ్కి అంత అయిపోతుంది నాలుగు గంటలకి మీరు నైట్కి అంత ఒకసారి అంత ట్రయిల్ అంత చూసుకొని అంత ఓకే అనైతే ఎల్లుండి మీరు వేసేయచ్చు స్ట్రయిట్గా రేపు నాలుగు గంటలకు వచ్చేయండి మీరు బిజిఎమ్స్ కొంచెం ఉన్నాయి అంతే అది ఎంట్రీ మాత్రం ఏసేసి బిజిఎమ్స్ ఉన్నాయి రెడీ చేసి పెట్టేస్తాను మ్యూజిక్ అంత కవర్ అయిపోయింది రేపు బిజిఎమ్స్ మ్యూజిక్ అంత మీరు చెక్ చేసుకున్నట్లైతే మేం ఎల్లుండికి అంత నీట్గా అయిపోతుంది అంత రేపు సాయంకాలం నాలుగు గంటలకి అట్ల వచ్చేస్తారా మీరు స్టూడియో దగ్గరకి ఓకే బా అయితే వచ్చేయండి బా అట్ల ఓకే ఓకే బా బాయ్